మ్యామ్ మ్యామ్ బ్రేక్ఫాస్ట్కి ఏమి టిఫిన్ తింటారు మ్యామ్ మీరు ఏమి తీసుకుంటారు మ్యామ్ మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ దోశ వడ పూరీ అండ్ తర్వాత మనకి కొంతమంది తింటారు మ్యామ్ రాగి సంకటి కూడా తింటారు రాగి సంకటి విత్ చికెన్ కర్రీ సో మీకు ఏమి కావాలని అనుకుంటున్నారు మ్యామ్ ఓకే మ్యామ్ మనకు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇవి ఐటమ్స్ ఉంటాయి మ్యామ్ తర్వాత ఒకవేళ మీకు ఆఫ్టర్నూన్ కావాలంటే బిర్యానీ అలాంటి మంచి మంచి ఫుడ్స్ ఉంటాయి కానీ బ్రేక్ఫాస్ట్కి అయితే మనకు ఇవి ఉంటాయి మ్యామ్ మెయిన్గా ఇక మీకు ట్రై చేయాలి అనుకుంటే దోశ వడ ట్రై చేయండి మ్యామ్ చాలా బాగుంటుంది వడ విత్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చాలా ఫే ఫేమస్ కూడా ఈ హోటల్లో యా మ్యామ్ చికెన్ దమ్ బిర్యానీ ఫేమస్ మ్యామ్ అవి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటది ఎక్కువగా అదే ఆర్డర్ చేస్తారు మ్యామ్ ఇప్పుడు అయితే మీకు బ్రేక్ఫాస్ట్కి వడ విత్ సాంబార్ అండ్ తర్వాత దోశ ఇది అంతా అయితే చాలా బాగుంటుంది మ్యామ్ ఒకసారి టేస్ట్ చేయండి సింగల్ సింగల్ తీసుకొని ఓకేనా మ్యామ్

లేదు లేదు మ్యామ్ మేము కస్టమర్స్కి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇస్తాం మ్యామ్ ఎప్పుడైన స్టాక్ అసలు ఉంచం మ్యామ్ ఇది చాలా ఫేమస్ హోటల్ ఎప్పుడైన స్టాక్ అసలు ఉండదు మేము ఎవరికైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తు ఉంటాం అందుకని మా హోటల్కి ఎక్కువ రష్ ఉంటుంది చాలా మంది వస్తు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇదే హోటల్ ఓకే మ్యాడమ్ మేము ఆర్డర్ తీసుకోమంటారా మ్యామ్ ఈ వడ అండ్ తర్వాత దోశ మ్యామ్ ఒక థర్టీ టు ఫిఫ్టీన్ థర్టీ టు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి మ్యామ్ ఎందుకంటే మీకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేస్తారు కదా మ్యామ్ ఓకే మ్యామ్ హ్యావ్ ఏ నైస్ డే నేను ప్రిపేర్ చేసి తీసుకు వస్తాం మ్యామ్ సెల్ఫ్ సర్వీస్ అయితే ఏమి ఉండదు మ్యామ్ మేము తీసుకు వస్తాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్